నేను ఎంటర్టైన్మెంట్ కోసం ఎక్కువగా టీవీ చూస్తు ఉంటాను టీవీలో ఎక్కువగా జబర్దస్త్ బిగ్ బాస్ స్టార్ మా లో వచ్చే ఏదైనా ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ అవన్నీ చూస్తు ఉంటాను జీ తెలుగులో కూడా సరిగమప అవి డ్రామా జూనియర్స్ అవి చూస్తు ఉంటాను టైమ్పాస్ కోసం ఎప్పుడు సాంగ్స్ వింటు ఉంటాను సాంగ్స్ వింటు రిలాక్సేషన్గా ఇంట్లో పనులు అవి చేసుకుంటు ఉంటాను ఈటీవీలో వచ్చే జబర్దస్త్ చూస్తు చాలా ఎంటర్టైన్ అవుతు ఉంటాను స్కిట్స్ అవి జబర్దస్త్లో బాగా చేస్తు ఉంటారు స్టార్ మా పరివార్ లీగ్లో కూడా టాస్క్స్ అవి చేస్తూ ఉంటారు ఎంటర్టైన్ చేస్తు ఉంటారు ఎక్కువగా టీవీ చూస్తు నా ఇంట్లో పనులు అవి ఇవి చేసుకుంటు ఉంటాను ఏనీ టైమ్ సాంగ్స్ వింటు ఉంటాను ఏదైన పని చేసినప్పుడు లేదైన ఏదైన వర్క్లో ఉన్నా ఏం చేస్తున్న సరే సాంగ్స్ అనేవి రిపీట్గా వింటు ఉంటాను సాంగ్స్ వినేటప్పుడు బాడీ రిలాక్స్గా మైండ్ అది రేరాక్సింగ్గా అనిపిస్తు ఉంటుంది సినిమా రియాటర్స్లో కూడా ఎక్కువగా మూవీస్ చూస్తు ఉంటాను